హలో చెప్పండి నమస్కారమండి హలో నమస్కారం చెప్పండి హలో ఓకే ఆ ఓహ్ అంటే మీర ఒకసారి అంటే నేను చెక్ చేస్తానండి అంటే మీరు ఎప్పుడు కొన్నారు ఎన్ని ఎన్ని మంత్స్ వారంటీ ఉంది అవన్నీ నేను చెక్ చేస్తానండి చెక్ చేసి మీకు అప్డేట్ మీకు చెప్తానండి అంటే వారంటీ ఉందా లేదా వారంటీ అయిపోయిందా అవన్నీ నేను మీకు చెప్తానండి మీరు ఎప్పుడు కొన్నారండి మీరు ఎప్పుడు కొన్నారు ఒక్క నిమిషం నేను

ఓహ్ రజని మీ పేరు రజనీయా అండి ఒక్క నిమిషం అండి నేను చెక్ చేస్తున్నాను ఓ అవునండి కాకపోతే మీరు కరెక్ట్గా ఇప్పుడు ఏడు నెలల అయిపోయిందండి ఇది ఆరు నెలల వరకే వారంటీ మీకు ఏడు నెలల అయిపోయింది కాబట్టి నేను వారంటీ పీరియడ్ అయిపోయింది మేడం సారీ రిపేర్ అంటే మేడం అది వాటర్లో పడిందంటున్నారు కదా రిపేర్ చెయ్యొచ్చు బట్ మీకు వారంటీ అయిపోయింది కాబట్టి మీరు ఆ రిపేర్కి చూస్తాము రిపేర్ ఏం పోయింది ఏముంది చూసి త కంపల్సరీ చూసి చెప్తామండి చెక్ చేసి మీకు ఏం పోయింది ఏంటి అనేది అన్ని చూసి చెప్తామండి ఓకే అండి